నా చిత్రలేఖనాలకు నేను ఎలాగ విషయాలను సేకరిస్తాను అంటే మొదటిగా నేను చేయవలసిన ఒక అంశాన్ని తీసుకుంటాను దానికి తగ్గట్టుగా నాకు ముందుగా అన్నీ సిద్ధం చేసుకుంటాను ఎలాగ అంటే న్యూస్పేపర్లో కానీ లేదా వార్తాపత్రికలు వారపత్రికలలో కానీ దానికి సంబంధించిన చిత్రాలు కానీ ఏమైన విషయాలు కానీ తెలియపరిచారా అనేది తెలుసుకుంటాను అలాగే అవి దొరకని పక్షాన వాటి ద్వారా చిత్రానికి గీయడానికి ప్రయత్నిస్తాను లేని పక్షాన నేను ఇంటర్నెట్లో కూడా ప్రయత్నం చేస్తాను అనేక విషయాలలో అనేక వెబ్సైట్లలో పరిశోధించడం దానికి సంబంధించిన విషయాలను పూర్తిగా తెలుసుకోవడం వీటి ద్వారా దాన్ని గీయడం ద్వారా వేటి ఎలాగ దాన్ని ఇంకా మరింత అందంగా గీయగలం దాన్ని గీయడానికి ప్ర ఎలాంటి మనం శైలులు నేర్చుకోవాలి ఎంత ప్ర ఎంత సాధన చేయాలి ఎంతసేపు వరకు దానిదాని ఎడల మనం దృష్టి కలిగి ఉండాలి వీటి అన్నింటిని గురించి తెలుసుకొని అప్పుడు దానిలోకి దిగుతాను దీని వల్ల బ్ర నా చిత్రలేఖన పరిశోధన బాగా జరుగుతుంది